చక్కగా ఆలుచంపచేసే ప్రశ్న నేను హిందీ భాషలో ఇంటర్నెట్ ద్వారా వార్తలు చదవడాన్ని చాలా ఆసక్తిగా తీసుకుంటాను నేను ఇంటర్నెట్లో హిందీ వార్తలు చదవాలి అనుకుంటున్నాను అవును ఎందుకంటే తాజా వార్తలు వెంటనే తెలుసుకోవచ్చు విభిన్న కోణలలో కథనాలు అందుబాటులో ఉంటాయి ఆర్థికం రాజకీయాలు చలనచిత్రం మొదలైనవి శబ్దంతో వాయిస్ వేడియోతో చిత్రాలతో వార్తలను ఆస్వాదించవచ్చు నేను ఇష్టపడే భాష శైలి సాధారణమైన స్పష్టమైన హిందీ నాకు నచ్చుతుంది చాలా శుద్ధ హిందీ కన్నా సహజమైన ఆధునిక హిందీ మినిమం సంస్కృత ప్రాశస్త్యం బాగా నచ్చుతుంది ఉదాహరణకు ఎన్డీటీవీ బీబీసీ హిందీ లాంటి మాధ్యమాలు హిందీని తేలికగా అందరికి అర్థమయ్యేలాగ వాడుతాయి ఇది నా వ్యాకరణం లేదా భాషను మెరుగుపరుచింది కదా అవును ఖచ్చితంగా పదకోశం పెరుగుతుంది వివిధ రంగాలలో పదాలు తెలుసుకోవచ్చు వాక్య నిర్మాణం ఉత్తమ ప్రయోగాలు లేఖన శైలి నేర్చుకునే అవకాశం ఉంటుంది అదే సమయంలో సమస్యలపై హిందీలో అభిప్రాయం వ్యక్తపరిచే నైపుణ్యం పెరుగుతుంది నాకు బాగా నచ్చే మాధ్యమం ఇంటర్నెట్ వర్సెస్ వార్తాపత్రిక అంశం ఇంటర్నెట్ వార్తాపత్రిక తాజా సమాచారం ఇంటర్నెట్ వెంటనే అందుతుంది వార్తాపత్రిక మరుసటి రోజు విభిన్నత ఇంటర్నెట్ చాలామంది రాసిన అభిప్రాయాలు విశ్లేషాలు వార్తాపత్రిక పరిమిత కాలము భాషా శైలి ఇంటర్నెట్ కొంతవరకు సరళమైనది దైనందిన సంభాషణలాగ ఉంటుంది వార్తాపత్రిక కొంచెం నికార్సైన సాంప్రదాయ శైలి సౌలభ్యం ఇంటర్నెట్ ఎప్పుడైనా చదవచ్చు వార్తాపత్రిక ఒక స్థిరమైన పత్రిక కావాలి అందువల్ల నేను ఇంటర్నెట్లో చదవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాను సౌలభ్యం వేగం విభిన్నత వల్ల